గుడ్ మార్నింగ్ సర్ అయితే నేను క్రికెట్ ప్లేయర్నీ సారూ అయితే నాకు నిన్న నేను క్రికెట్ ఆడుతుంటే ఏమైందంటే బాల్ వచ్చి తగిలింది సర్ నాకు బాల్ వచ్చి ఇక్కడ మొఖం దగ్గర తగిలితే మొఖం దగ్గర తాకుతేని తరవాత రెండు సార్లు గిట్ల వాంతింగ్ చేసుకున్న సార్ నేను వామితింగ్స్ అయితనే రెండుసార్లు అయినాయి అప్పుడు నేను నాకు ఎనకు భయమయ్యి ఒక స్కానింగ్ తీసుకుందాం అనుకుంటున్నా సార్ అయితే తీసుకో అన్నా ఎట్లా ఉంటుందని చెప్పడానికి నిన్ను అడగదామని వచ్చిన సార్ ఇక్కడ మన చంప మీద సారూ లెఫ్ట్ చెంప మీద కుడిది ఎడమది ఎడమది అంటే ఉదయమే సార్ పదకొండు పదకొండున్నార టైమ్లో ఏ అప్పుడు తినలేదు సార్ ఇక రెండుసార్లు అయింది సార్ అవును సర్ దెబ్బ గట్టిగానే తాకింది సార్ అప్పుడు కొంచం కళ్ళు తిరిగినట్టు అయింది సార్ తరువాత రెండుసార్లు ఇక వామితింగ్ వస్తునట్టు అయింది

సార్ అయితే మరి నిన్న తాకినప్పుడు ఇదిగో ఈ ఎడమ పక్క ఇదిగో బాగా గుంజుతున్నాది సార్ ఇదిగో ఇది బాగా ఉబ్బింది సార్ గిట్ల వాపిచ్చింది వాపు ఎక్కింది వాపు ఎక్కింది కన్ను కింద అవును సార్ అంటే ఇప్పుడు అడ్రస్ చెప్తారు గదా సర్ అంటే వచ్చినాక నేను ఎవరిని కలవమంటారు సార్ అక్కడ సరే రా అంటే ఏమన్నా ఫార్మల్ గిట్ల తీసుకొచ్చుకోమంటారా సార్ ఏమన్నా సరే సరే మరి సార్ మరి ఎంత డబ్బులు తీసుకొచ్చుకోమంటారు సార్ సరే సార్ రైట్ సార్ మరి ఓకే సార్